నేను కొన్ని ఇయర్స్కి ముందే ఒక జాబ్లో జాయిన్ అయినాను నాకు అప్పుడు జాయిన్ అయినప్పుడు నా సాలరీ వచ్చేసి ఎనిమిది వేలు ఉన్నది తర్వాత ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూ నా జీతం వచ్చేసి యాభై వేలు దాకా వచ్చింది నేను చేసే పనిని వాళ్లు గుర్తించి నన్ను చాలా అప్రిషియేట్ చేశారు పని బాగా చేస్తున్నావు అన్నట్టు నా దాది నా విజయంగా భావిస్తున్నాను ప్రతి దానికి కూడా నాకు అప్రిషియేట్ చేయడము నన్ను గుర్తించి నా వర్క్ని గుర్తించడము మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు యాభై వేల జీవితం తీసుకుంటున్నాను నేను ఇట్లా చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా నేను ఎంతో దీన్ని నేను లైఫ్లో ఒక నా మెమరీస్లలో ఒక మంచి మెమొరీగా ఉంటుంది ఒక చిన్న స్టేజి నుంచి ఇంత పెద్ద స్టేజికి రావడం కూడా మామూలు విషయం కాదు ఎంతో కష్టపడితేనే వస్తారు చాలా కష్టపడి ఈ స్టేజి వరకు వచ్చాడం వచ్చాను